మేము సాంస్కృతికంగా అంటే మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారు అలాగే మేము జరుపుకునే కొన్ని పండుగలు ఏమిటంటే ముందుగా మేము క్రిస్మస్ అలాగే నూతన సంవత్సరము అలాగే ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఇంకా చెప్పాలంటే కోత పండుగానే దాన్ని కొంచెం ఘనంగా చేస్తా కోత పండుగ కోత పండగేమిటంటే పొలంలో నుంచొచ్చిన మొదటి పం మొదటి కాపుని లేదా మొదటి కంకు వరిని లేదా ఇంట్లో ఎవరికన్నా కాసిన కాయలు గానీ కూరగాయలు గానీ అవన్నీ తీసుకువచ్చి దేవుడికి దేవుడి దగ్గర పెట్టడం అనేది జరుగుతుంది ఆరోజు రకరకాల పిండి వంటలు చేసి చర్చిలో అమ్మడం అనేది జరుగుతుంది ఆ వచ్చిన డబ్బుని దేవుడికి చాలామంది ఇస్తా ఉంటారు అలా రోజు చర్చి మొత్తం కూడా ఎంతో కళకళలాడుతూ వచ్చిన వచ్చిన ప్రజలందరికీ ఏదొక వంటకాన్ని పరిచయం చేస్తూ కొత్త వంటకాన్ని అలాగే కొంతమందయితే పిల్లలు ఏదో కొత్త రకమైన ఆటలు పెట్టి ఆటలాడిన వారి ద్వారా వచ్చిన డబ్బుల్ని దేవుడికి చర్చ్కి ఇవ్వడం జరుగుతుంది ఇలా మేము ఆ కోత పండగని ఎంతో ఉత్సాహంతో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఆ రోజున ఇంట్లో ఎవరు భోంచేయరు అందరూ చర్చిలోనే ఏర్పాటు చేసిన బిర్యాని తింటూ లేదా ఇంటికి పట్టికెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా ఆ పండగ రోజు మాములుగా చెప్పాలంటే క్రిస్మస్ జరుగుతుంది ఆ క్రిస్మస్ రోజు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి కొనుక్కున్న కొత్త బట్టలు ధరిస్తారు ఉదయాన్నే తర్వాత ఇంటి ముందే ఏదన్నా ముగ్గు వేయడం కానీ లేకపోతే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిసేలా ఏదన్నా అక్షరాలు రాస్తారు రాసిన తర్వాత తర్వాత మాకు అందరూ తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా చర్చ్ లోకి వెళ్లి చర్చిలో కార్యక్రమాల్లో పాల్గొంటారు అంటే అటు ఏవన్నా ఉంటాయి కదండీ పాస్టర్ గారు బోధించే మంచి బోధనలు వినటానికి లేకపోతే ఆరోజు ప్రత్యేకత ఏమిటో చెప్తూ ఉంటారు దాని గురించి అందరూ వింటూ వారి జీవితంలో ఏదో ఒక మార్పు గురించి ఎంతమంది కృషి చేస్తూ ఉంటారు ఆ తర్వాత సాయంత్రం ఏడు ఏడున్నర ఆ సమయానికి రాత్రి మాటలు చర్చిలో ఒక కార్యక్రమం అని జరుగుతుంది అందులో పిల్లలందరూ పాటలు పాడడం కానీ యాక్షన్ సాంగ్స్ చేయడం కానీ ఇలా వారికి తోచింది చేసి దేవుని మహిమ పరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా గుడ్ ఫ్రైడే ఈస్టర్ అంటారా ఆ రోజూ అయితే అర్ధరాత్రి స్మశాన వాటికకి వెళ్లడం అక్కడ ఉన్నవారి ఉన్నవారిని వారి కుటుంబాన్ని కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడం ఇలాంటివన్నీ చేస్తారు ఇవి నాకు తెలిసినంతవరకు మాకు తరతరాలుగా చేస్తున్న పండుగ కార్యక్రమాలు